ఎవరండి నమస్తే సార్ అండి అవునండి అవునండి

అవునండి

అంటే మీరు ఫేమస్ అయిన కొన్ని పండుగలు చూపించమంటే మేము తీసుకు వెళ్లి పండుగలు చూపిస్తాం అండి లేదు అంటే ఆ ఎక్కడికైనా ప్లేసెస్ కావాలంటే ప్లేసెస్ కూడా వెళ్ళ వచ్చండి అంటే ప్లేసెస్ తిప్పమంటే ప్లేసెస్ వెళ్ళి తిరగ వచ్చండి ఇంకేముంది మనం దారి ఖర్చులు చూసుకుంటే సరిపోతుంది అండి స్టే అనేది తక్కువ ఉంటాయండి మెయిన్ ఏంటంటే టైమ్ కల్లా వెళ్ళిపోతే ఎక్కువ కవర్ అయ్యి కలిసి వస్తుంది ఏమండి మనం ట్రైన్ జర్నీ అనుకోండి మీకు బాగా ఉపయోగపడతాయి తక్కువలో జర్నీ

నీకు మామూలుగా చూపించమంటే మీకు ఫెస్టివల్స్ చూపించమంటే ప్రస్తుతం క్రిస్మస్ కట్ట జరుగుతున్నాయి అండి ఈ రెండు నెలలో అయితే ఈ నెలలో క్రిస్మస్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఎక్కడ బాగా ఉంటున్నారో ఆ ప్లేస్కి తీసుకు వెళ్తామండి అంటే ఏ చర్చిలో ఎక్కడ బాగా జరుగుతుందో చూసి చూపించి అక్కడ ప్రత్యేకతలు ఎలా చేస్తారో అనేది ఎక్కడైతే బాగా చేస్తారో అక్కడికి తీసుకు వెళ్తామండి దీని తర్వాత వచ్చే సంక్రాంతి ఉన్నది అండి ఓ దానికి కూడా సంబంధించి మీరు ఉంటాను అంటే కనుక పల్లెటూరరు సైడ్ ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకు వెళ్తామండి అంటే మీకు చూపిస్తామండి అంటే ఈ ఊళ్ళో జరుగుతుంది ఈ ఊళ్ళో ఎలా జరుగుతుంది అని అక్కడికి వెళ్ళ వచ్చండి అంటే మీకు ఎలా ఏంటండి ఉంటాయండి మొత్తం అండి మావి అండి మొత్తం ఎక్కడ ఇప్పుడు రాజమండ్రి సైడ్ కూడా చాలా బాగా జరుగుతాయి అండి క్రిస్మస్ అటు వైపు నుండి అలా దగ్గర అండి అటువైపు వెళ్లి మారేడుమిల్లి అట్ట తిరగ వచ్చండి మారేడుమిల్లి అటువైపు నుండి అలా వెళ్ళచ్చు అండి సరే అండి రండి వచ్చారంటే ఊళ్ళో తిరిగి మొత్తం ఇక్కడ ప్రత్యేకతలు అన్నీ మీకు చూపిస్తాం అండి ఏంటంటే చాలా ప్రత్యేకతలు అనేది చాలా ఉన్నాయి అండి ఈ క్రిస్మస్ నెలలో క్రిస్టియన్ చేసుకునే పండుగలు ఈ సంక్రాంతి అంటే మొత్తం ఈ రెండు నెలలో బాగా చాలా బాగా ఫేమస్ ఫెస్టివల్స్ ఉన్నాయండి చాలా పెద్ద పండుగలు అండి ఇవి అందుకే అండి సరే అండి సరే సరే